అవును అండి చెప్పండి ఎవరు చెప్పండి ఎప్పుడు వెళతారు అండి టిఫిన్సా ఎంతమంది వెళతారు ఎంత మంది వస్తారు సెవెన్ మెంబర్సా సెవెన్ మెంబర్స్ అంటే అంటే మీకు ఒక వ్యాన్ సరిపోతుంది అండి వ్యాన్ కానీ టాటా సుమో కూడా సరిపోతుంది మీకు ఒకే వ్యాను వ్యాను ఇంకా మీకు గైడెన్స్ ఏమైనా కావాలా అండి అవును అండి మరి డ్రైవర్ ఉంటారు లేకపోతే మీకు స్పెషల్గా గైడెన్స్ కావాలి అంటే కూడా అట్లా అయినా ఉంటారు అండి సరిపోతాయి అంటే ఇప్పుడు మీరు మా అవి అంటే ఇప్పుడు అక్కడికి ఆ వేణుగోపాల స్వామి టెంపుల్ అంటే సిక్స్ హండ్రెడ్ కిలోమీటర్స్ వస్తుంది అండి మరి మీరు అంటే వ్యాన్ కాబట్టి ఎయిటీన్ థౌజండ్ అవుతుంది అండి సిక్స్ హండ్రెడ్ కిలోమీటర్స్ అండి మళ్ళీ డీజిల్ మేమే వేసుకుంటాము డీజిల్ మాదే ఎక్కువేమి అవదు అండి ఎందుకంటే డీజిల్ ఉంది ఇంకా మధ్యలో టోల్ గేట్సు కూడా ఉంటాయి కదా అండి అందుకని అందుకని అంత అమౌంట్ అండి టోల్ గేట్సు డీజిల్ అంటే తక్కువేమి అవదు కదా అండి ఓకే అండి ఓకే అండి మళ్ళీ ఒకసారి నాకు